నాకు ఇష్టమైన వంటకం ఏంటంటే చికెన్ బిర్యానీ అండి ఎందుకంటే అది అందరు కలిసి తినడానికి ఉంటుంది కాబట్టి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అది ఎలా వండాలి అంటే మంచిగా ఆనియన్స్ కట్ చేసుకుని ఇంకా పచ్చిమిర్చి టమాట అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని క్యారెట్స్ ఇంకా బంగాళదుంప బీన్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుని క్లీన్గా పెట్టుకుని అలాగే ఇంకా దానికి ముందుగా చికెన్ అనేది నీటుగా కడిగి మంచిగా పక్కన పెట్టుకుని దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు కలిపి పెట్టుకోవాలి పక్కన ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చి కొద్దిగా నీటుగా ఉంటుంది అది కడిగి పెట్టుకోవాలి పసుపు వేసుకుని చికెన్ అనేది తర్వాత ఇంకా రైస్ మంచిగా బాస్మతి రైస్ కానీ మంచిది కడిగి పెట్టుకుని ఇవి అన్నీ ముందు ఉప్పు కారం ఇవన్నీ ఇంగ్రీడియన్స్ అన్నీ మనం ముందుగా ఒక పక్కన పెట్టుకుని ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఫలానా సరుకులు అవన్నీ ఓ పక్కన పెట్టుకుని ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకుని మంచిది దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగినాక ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుని దాంట్లో కాసేపు ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత క్యారెట్లు బీన్స్ అలాగే ఫలానా సరుకులు అవన్నీ వేసుకుని కాసేపు కాసేపు మగ్గిన తర్వాత మంచిగా మనం కడిగిపెట్టుకున్న చికెను కూడా దాంట్లో వేసుకుని బాగా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మనం కాసేపు అలా కాసేపు మగ్గనివ్వాలి ఎందుకంటే అది మగ్గితే దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి ఇంకా బాగా కుక్ అవుతుంది అన్నమాట చికెన్ అనేది ఆ తర్వాత దానికి తగినన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ ఇంక కాసేపు ఒక పది నిముషాలు దాకా అది అలాగే చికెను ఉంచాలి ఉంచిన తర్వాత చికెన్ ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లో చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి సారీ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కుక్ అయ్యేదాక ఒక టెన్ మినిట్స్ హైలోనే ఉంచాలి హైలో ఉంచిన తర్వాత బాగా మనం అది చూస్తు ఉండాలి దగ్గర ఉండి తర్వాత మనం ఆ రైస్ అనేది ఇంకిపోయిన తర్వాత రైస్ ఉండికిందా లేదా అని చెక్ చేసి ఇంకా దాన్ని మనం టైంకి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని తినడమే అలాగే ఇంకా చికెన్ ఫ్రై ఇంకా మటన్ ఫ్రై ఇంకా ఫ్రాన్స్ ఫ్రై అవన్నీ కూడా చాలా ఇష్టమైన వంటలు చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి అంటే ముందుగా చికెన్ కడిగి పెట్టుకుని దానికి కూడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా రుచికి మంచిగా ఉండాలంటే కరివేపాకు కాజు దాంట్లో కలుపుకుని స్టవ్ మీద ఆయిల్ పోసుకున్న పాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ని ఆ యొక్క హాట్ హాట్ ఆయిల్లో వేసుకుని చికెన్ పకోడీ అనేది వేసుకుంటే అది కూడా చాలా ఇష్టంగా బాగుంటుంది అలాగే ఫాన్స్ ఫ్రాన్స్ ఫ్రై అనేది కూడా రొయ్యలు అనేవి నీటిగా కడిగి దాన్ని చక్కగా క్లీన్ చేసుకుని దాంట్లో ఉన్న మట్టి అంతా తీసి అవి కూడా నీట్గా కడిగి పెట్టుకుని ఇంక దాంట్లో పసుపు కారం ఉప్పు అవన్నీ వేసుకుని దాన్ని కూడా మాగ్నీషన్ చేసుకున్నాక టూ మినిట్స్ అలాగే త్రీ అవర్స్ మ్యాగ్నెట్ చేసుకుని దాన్ని కూడా ఒక మంచి హాట్ ఆయిల్లో వేసి ఫ్రాన్స్ ఫ్రై అనేది కూడా చేసుకుంటే చాలా ఇష్టంగా బాగుంటుంది